క్షమించండి నాకు ఖచ్చితంగా తెలీదు కానీ నేను కొన్ని సాధారణ పరిశీలను చేయగలను చాలామంది యువత ఆధునిక నృత్య రీతులకు ఆకర్షితులవుతున్నారు ఫ్రెంచ్ సంస్కృతి ప్రభావం మరియు సాంకేతిక అభివృద్ధి కారణంగా యువత కొత్త పోకడలకు అలవాటు పడుతున్నారు దీనివల్ల సాంప్రదాయ నృత్యం రీతులపట్ల వారి ఆసక్తి తగ్గే అవకాశం ఉంది కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ నృత్యం రీతులను ప్రోత్సాహించడానికి మరియు వాటిని కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి స్థానిక పాఠశాలాలలో మరియు సాంస్కృతిక సంస్థలు యువతకు సాంప్రదాయ నృత్యాలను నేర్పించడానికి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు దీనివల్ల కొంతమంది యువత సాంప్రదాయ నృత్యాలు పట్ల ఆసక్తి కనుబరుస్తున్నారు